వేరే దేశాలతో పోలిస్తే భారతదేశం విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే చాలామంది ఇక్కడ చదువుకొని వారు ఉన్నారు పేద ప్రజలు కుటుంబం కూడా కలవలేని వారు ఉన్నారు ఇక్కడ చాలామంది ప్రజలు శ్రామికము రోజు పనులు చేసుకుని బతుకుతున్నారు కనుక వారు వారి పిల్లల్ని చదువుకోవడానికి ప్రోత్సహించడం లేదు మరియు ఇంట్లోకి ఏదైనా అవసరాలకు వస్తే డబ్బులు కావాలని చెప్పి చాలామంది వచ్చేసి

కష్టం తరహాలో ఉన్నాయి సదుపాయాలు అసలు ఏమి సరిగ్గా ఉండవు గవర్నమెంట్ నుంచి కూడా అంత హెల్ప్ హెల్ప్ రాదు మరియు వారికి సౌకర్యాలు సదుపాయాలు ఏమీ ఉండవు చాలామందికి చదువుకోవాలని ఉన్న కుటుంబం అంత భరించలేదు కనుక కొంతమంది చదువుకోరు కొంతమంది కుటుంబాల కోసం వారి జీవితాన్ని త్యాగం చేసేస్తారు చదువు కొంతమంది యువత చదువుకుంటున్నా కూడా వారు చదువుకొని ఏమి అవ్వాలో వారికి సరిగ్గా తెలియదు దానికి

వాళ్ళ కన్నా వీళ్ళ జీవితమే మంచిగా ఉంది మేము ఇంత చదివినా మాకేం రావడం లేదు ఉద్యోగాలు దొరకడం లేదు అని చాలామంది చదువుని మధ్యలోనే వదిలేస్తున్నారు అలా వదిలేయడం వల్ల చాలామంది నిరక్ష్యరాత రాయలుగా మిగిలిపోతున్నారు అంటే చదవలేని వారుగా ఉంటున్నారు ఇక్కడ చదువు పట్ల కొంతమందికి ఆసక్తి ఉన్న చదవకుండా ఆపేస్తున్నారు వారి ఇళ్ళల్లో ఎందుకంటే కుటుంబాలు వారి చదువులని

ఏ అమ్మాయి కదా చదివితే ఏమి లాభం ఉంటుంది ఎంత చదివినా మాకు ఇంకా భారం అవుతుంది అని చెప్పి చాలామంది పెళ్లి చేసి పంపిచేస్తున్నారు చిన్న వయసులోనే లేకపోతే టెన్త్ ఇంటర్మీడియట్ చదివించి లేదా బయట జరిగే పరిణామాలకు అమ్మాయి ఉంటే ఇంట్లో ఏదో అవుతుంది అక్కడ అలా అయింది ఈ అమ్మాయికి ఇలా అయ్యిందని అనుకోవడం వల్ల చాలామంది చదువు మధ్యలోనే ఆపేసి ఏదో ఒక సంబంధం చూసి మంచి సంబంధం చూసి ఎవరైతే ఒకరు సంబంధం చూసి పెళ్లి చేసి పంపిచేస్తున్న ఇలా పంపించడం వల్ల కూడా చాలామంది అమ్మాయిలు చదువుకోకుండా ఇళ్ళలోనే ఉంటూ ఉండిపోతున్నారు చదువుకున్న కూడా కొంతమంది అలా చదువు దేనికి ఉపయోగపడడం లేదు చదువుకొని వారికి పట్ల